స్విగ్గీలో ఆర్డర్ పెట్టానండి ఆర్డర్లో నాకూ చపాతి పన్నీర్ బటర్ మసాల వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి అందులో మొత్తానికీ ఒక ఐదొందలు రూపాయలుందండి అలాగే ఇక్కడ నుంచి నేను మేముంటున్నది గుంటూరు బెంజ్ సర్కిల్ అండి ఇక్కడ నుంచి ఆ ఆర్డర్కి ఏవయినా కూపన్స్ డిస్కౌంట్ కూపన్స్ ఏవయినా అందుబాటులో ఉన్నాయా ఉన్నాయండి కూపన్ కోడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని టైప్ చేస్తే మీకు పది శాతం వరకు తగ్గింపు వస్తుందండి ఓకే అండి థ్యా కృతజ్ఞతలు మీరూ ఒక అర్ధగంటలో మేము ఆర్డర్ చేసినటువంటి పదార్థాలను మా ఇంటికి చేర్చండి ధన్యవాదాలు